నేను పదవతరగతి చదువుతున్నప్పుడు పుస్తకంలో పాఠంలో పేదరాశి పెద్దమ్మ అనే కథ ఉంది ఆ కథలో పేదరాశి పెద్దమ్మ బాగా పిల్లల్ని చదివించింది కానీ పిల్లలు ఉపయోగంలోకి రాకుండా ముగ్గురు కొడుకులు పేదరాశి పెద్దమ్మకు ముగ్గురు కొడుకులు దగ్గర తలొకా నాలుగు నెలలు ఉంటూ కాలం గడిపేది ఒకరేమో వేటాడేదీ పెద్దాయన వేటాడేది చిన్నాయన చేపలు పట్టేది మూడవ వ్యక్తి వ్యవసాయం చేసేది ఈ మూడు ముగ్గురు వ్యక్తులు బాగా చదివించినా ఉపయోగంలోకి రాలేదని పేదరాశి పెద్దమ్మ బాగా బాధపడేది అలాగే ఈ పేదరాశి పెద్దమ్మ వీరిని జీర్ణించుకోలేక వాళ్ళతో బాధపడుతూ ప్రతిదినం వీరి గురించి ఆలోచించి బాగా బాధపడేది వీరికీ బంధువులు అంటూ ఉన్నా ఎవరినీ ఆదుకునేది కాదు వీరు ఒకరిపైన ఆధారపడి బ్రతికే వాళ్ళు కాదూ పేదరాశి పెద్దమ్మ అంటూ జాలరులు దగ్గర చేపలు పట్టే వాళ్ళ దగ్గర పనిచేస్తూ దినదినం గడసరి దినానికి బియ్యం తీసుకొచ్చుకోని పిల్లలకు వండుతూ పిల్లల్ని పోషించేది వీరు చేపలు పట్టినా వేరే ఇతర పనులు చేసినా వారు మాత్రం ఇంటికి అన్నం తినకుండా ఖాళీ కడుపుతో ఇంటికి వచ్చేవారు వాళ్ళు వీరి కోసం బాధపడుతూ పేదరాశి పెద్దమ్మ వారికి ఉపయోగంలో తేవాలని బాగా ప్రయత్నం చేసింది ఇది బాగా అందుబాటులోకి వచ్చిన కథ